రెండు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల డెబ్భై ఒకటి ఐదు లక్షల యాభై ఐదు వేల ఎనిమిది వందల డెబ్భై రెండు ఒక లక్ష రెండు వేల మూడు వందల ముప్పై రెండు ఐదు లక్షల నలపై మూడు వేల ఏడు వందల నలపై నాలుగు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఒకటి